పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక రకాలుగా సేవా సంస్థలు ఉన్నాయి అదే విధంగా తనకు సంబంధించిన పశ్చిమ గోదావరి జిల్లాలో వృద్ధ జనాశ్రమం ఉంది అక్కడ చాలా మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తారు అసలే ఏ విధమైన పారితోషికం కానీ ఎటువంటి మనీ పరంగా ఏమీ తీసుకోకుండా సేవ చేస్తారు అదే విధంగా వాసవి కన్యక వృద్ధ జనాశ్రమం ఉంది స్పందన అని పాలింగు రోడ్లో వికలాంగుల కేంద్రం ఉంది ఇంకా అనేక రకాలుగా చా చాలా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా జనాన్ని సేవా దృక్పథంతోనే ముందుకి తీసుకెళ్ళడానికి సేవగానే చేస్తారు తప్ప ఏ విధంగా కానీ మనీ పరంగా కానీ ఏమీ తీసుకోకుండా ఇలాంటి సేవా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండటం చాలా ఆనందదాయకం ఇవి ఇంకా పెంపొందించుకోవాలని కోరుచున్న